నాకు ఒక డెకరేషన్ కావలండి ఈవెంట్ కి ఫంక్షన్ కు అండి మెచ్యూర్ ఫంక్షన్ ఫంక్షన్ హాల్ అండి పర్లేదు పర్లేదండి ఎంతైనా ఫార్టీ ఇంచెస్ ఉంటుంది నేన్ కూడా స్టేజే చెప్పాను అండి అంత పొడువు ఉంటుందని అదే ఫార్టీ మీటర్స్ అండి అవునండి నలభై అడుగులు ఓకే వేరే ఫ్లవర్స్ ఏమి పెట్టరా మరి ఓకే లిల్లీ ఫి మాకు బ్లాక్ రోజ్ బ్లూ రోజ్ కూడా పెట్టాలండి రోజ్ అంటే ఓన్లీ రెడ్డే వాడుతారు కదా మీరు రెడ్ కాకుండా బ్లాక్ బ్లూ ఇలా ఫ్లవర్స్ ఉంటాయి కదా ఈ కలర్స్ అన్నీ కావాలి అండి పర్లేదండి లక్షా ఇరవై వేలు కొంచెం తగ్గించండి అలా కుదరదండి లక్షకి చెప్పండి లేదా వేరే వాళ్ళని చూసుకుంటాం మేము కుదరదు అంటారా కొంచెం తగ్గించండి ఒక వన్ లాక్ లో సరే అండి సరే లక్ష పదివేలుకి డన్ చేయండి ఓకే చేయండి